పల్లెటూళ్ళు పల్లెటూళ్ళలో పిల్లలు అందరూ కలిసి బహిరంగ ఆటలు ఆడుకుంటారు బహిరంగ ఆటలలో తొక్కుడు బిళ్ళ కర్ర బిల్లా కల్ల గుంతలాట అలాంటి ఆటలు ఆడుకో ఎక్కువగా ఆడుకుంటారు అదే పట్టణాలలో ఎక్కువగా ఇండోర్ గేమ్స్ ఆడుకుంటారు బయటకు రావడానికి ఎక్కువ మక్కువ చూపించరు పట్టణాల్లో పిల్లలు అందరూ ఎవరింట్లో వాళ్ళు ఉండి వీడియో గేమ్లని అవని ఇవనీ ఆడుతూ ఉంటారు కానీ పల్లెల్లో అందరి పిల్లలు కలిసిమెలిసి బహిరంగ ఆటలు ఆడుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు పల్లెటూళ్ళలో క్రికెట్ కర్ర బిళ్ళ తొక్కుడు బిల్ల కళ్ళగంతలు ఆట ఏడు పెంకులాట అనే ఆటలన్నీ బహిరంగంగా అందరూ కలిసి ఆడుకుంటారు కానీ పట్టణాల్లో ఇంటిలోనే ఎవరి పని ఎవరింట్లో వాళ్ళు ఉండి వీడియో గేమ్లని అవని ఇవని ఆడుతూనే ఉంటారు కాబట్టి పల్లె పల్లెటూరిలో ఆటలు ఆటలకి పట్టణాల్లో ఆటలకి చాలా తేడాలు ఉన్నాయి